నేను నాకు ఒక ఫస్ట్ మిక్సర్ కావాలని అనుకున్నాను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసాను మిక్సర్ కోసం మిక్సర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ని బ్రాండ్లను చూసాను ఆ బ్రాండ్లు ప్రీతి బటర్ఫ్లై గంగా రెడ్ గ్రైండర్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీలు చూసాను ఆ కంపెనీస్లో నాకు ప్రీతి కంపెనీ బాగా నచ్చేసింది దాని ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అని ఉన్నది బట్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి నాకు నాలుగు వేల ఐదు వందల గ్రైండర్ మూడు వేలకే వచ్చేసింది పదిహేను వందల డిస్కౌంట్ లభించింది దీనికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను మళ్ళీ ప్రీతి గ్రైండర్ ఇంటికి వచ్చాకా దాని ఫస్ట్లో మంచి మంచిగా అన్నీ పీనట్స్ అవ్వి ఇవ్వి పట్టాను ఒక్క ఒక్క స్విప్కే ఇట్లా అనగానే మంచిగా వెల్ మిక్స్డ్ అయ్యింది ఎక్కువ కరెంట్ కూడా వస్తలేదు చాలా తక్కువ కరెంట్ వస్తుంది మళ్ళీ తక్కువ టైంలో తక్కువ టైంలోనే బాగా బాగా పిండిని మిక్స్ చేస్తుంది దీనివల్ల మంచిగా మంచిగా అనిపిస్తుంది ప్రీతి మిక్సర్ మంచి బెస్ట్ క్వాలిటీ ఉంది ప్రైస్ కూడా తక్కువనే ఉంది మళ్ళీ ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆఫర్లోనే వచ్చేసింది దీని వల్ల నాకు మంచి మంచిగా ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది